చెప్పండి ఏం కావాలండి మ్యాన్షన్ హోస్ మూడు వందలు అండి లేదండి రేట్ పెరిగాయండి అది నిన్న కన్నా ఈ రోజు నిన్న నైటే వచ్చిందండి కొత్త రేటుల్లో లిస్ట్ వచ్చిందండి అందువల్ల రేట్లు పెరిగిందండి అంటే కొన్నింటి మీద మారిందండి అది మూడు యాభై అండి అది ఆరు వందలండి హాఫ్ అండి హాఫ్ అండి జేపీ ప్రస్తుతం లేదండి మీ మీరు ఏం కావాలో చెప్తే మేం దాని బట్టి ఉన్నాదో లేదో చెప్తామండి సరే అండి అదొక్కటి ఇచ్చేయమంటారండి ఇంకేమైనా ఇంకోటి ఇంకా వేటిలో అయినా ఇంకోటి ఇంకోటి అయే చూత్ సరే అండి సరే అండి